థిస్ కాల్ ఈస్ నౌ బీయింగ్ రికార్డెడ్ హలో నాయనా తిరుమల కుప్పం గ్రామంలో అరవై ఏళ్ళుకు పైన ఉండే వాళ్ళకి పెన్షన్ ఇస్తారు ముసలి వాళ్ళకు కానీ విధవవరాలికి కానీ పెన్షన్ ఇస్తారు అట్టా బస్ ఎక్కాలంటే ఆధార్ కార్డ్ ఎత్తుకొనిపోతే కన్సెషన్ బస్సులో ఇస్తారు అవును మ్యాడమ్ అవును మ్యాడమ్